నాకు వింటర్ సీజన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకు అని అంటే మంచు ఎక్కువగా పడటం వల్ల చాలా బాగుంటుంది చలికాలం కూడా వేగంగా అయిపోతుంది రోజు చలికాలంలో స్వేటర్లు దుప్పట్లు రగ్గులు మఫ్లర్లు ఇలాంటి రకాలు అన్నీ వాడతాము చలికాలం కూడా మం ఇయర్ ఎండ్కి వస్తుంది కాబట్టి ఇయర్ కూడా అయిపోతుంది చలికాలంలో మంటలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఎక్కువగా ఇష్టపడేది చలికాలమే